నాకు నెలవారి సరుకులన్నీ కావాలండి అవునండి ఇంటికి పంపించాలి ఇంతకముందు చాలసార్లు పెట్టానండి సరేనండి అవునండి అదేనండి మార్లేదండి అదేనండి సరేనండి ఇరవైఐదు కేజీలు బియ్యమండి సోనా మసూరే నండి ఇంకా కేజీ కందిపప్పు అండి అర కేజీ పెసరపప్పు అర కేజీ వేరుశెనగ గుళ్లు అర కేజీ పచ్చి సెనగపప్పు ఇంకా అర కేజీ ధనియాలు తాలింపు పోపులు ఉంటాయి కదండి అవి అవి ఇంకా షాంపూలు ఒక ముప్పై క్లినిక్ ప్లస్ షాంపూలు ఐదు మైసూర్ సాండల్ సోపులు అండి సర్ఫ్ సర్ఫ్ ఎక్సెల్ సుబ్బులివ్వండి అలాగే సర్ఫ్ ఒక ఐదు ఇవ్వండి ఇంకా డాబర్ రెడ్ పేస్టులు ఒక ఐదు ఇవ్వండి పప్పు మినపప్పు రెండు కేజీలు

పలావ్ సరుకులు కూడా ఇవ్వండి పది కేజీలు బాసుమతి బియ్యం కూడా ఇవ్వండి అది చికెన్ మసాలా పౌడర్ జీడిపప్పులు కిస్మిస్సులు బాదంపప్పులు కూడా ఉన్నాయండి వంద గ్రాములు చొప్పున ఇవ్వండి చికెన్ మసాలా పౌడర్లు మటన్ మసాలా పౌడర్లు సాంబార్ పౌడర్లు పెద్ద పెద్ద ప్యాకెట్లు ఇవ్వండి వద్దులెండి అల్లం వంద గ్రాములివ్వండి ఇంకేం వద్దండి హార్పికు డొమెక్సు రెండు

హార్పిక్ ఇవ్వండి యాసిడ్ ఫినాయిల్ వద్దండి ఒక రెండు కంఫర్ట్ బాటిళ్ళు ఇవ్వండి

బూ బూస్టు పెద్దది అంతేనండి అంతేనండి డెలివరీ అబ్బాయికి ఇస్తానండి సరే సరేనండి